ఆంధ్రప్రదేశ్లో పర్యాటకులు ఆనందించగల ప్రసిద్ధి ఆరుబయట కార్యకలాపాలు సాహస క్రీడలు చాలానే ఉన్నాయి ఉదాహరణకి వెంకటేశ్వర వన్య ప్రాణి అభయ అరణ్యం పర్వతారోహణ బోట్ ట్రావెల్స్ బోట్ ట్రావెల్స్ నాగార్జునసాగర్లో లాంచింగ్ ప్రదేశాలు ఉంటాయి ఆ లాంచ్లో ఎక్కి తీర్థయాత్రలకు వెళ్ళినట్లుగా మ్యూజియం దగ్గరకు వెళ్ళవచ్చు అక్కడ మ్యూజియం దగ్గర పాతకాలం నాటి విగ్రహాలు బుద్ధిడి విగ్రహం అక్కడ కొంచెం ఆహ్లాదకరమైన ప్రదేశాలు వాతావరణాలు చాలా చల్లగా ఉంటాయి అప్పట్లో పూర్వికులు ఎలా ఉండేవాళ్ళు అప్పట్లో గృహాలు వాళ్ళ ఇల్లు ఎలా ఉండేవి ఆ ఏరియాలన్ని అప్పటిలాగానే ఉంటూ ఉంటాయి చూడడానికి చాలా బాగా ఉంటుంది ఎత్తిపోతలు కానివ్వండి అనుపు కానివ్వండి ఇలాంటివి చాలానే ఉంటాయి చుట్టు పక్కల వాటర్ వచ్చినప్పుడు ఎత్తిపోతల దగ్గర నీళ్ళు చాలా పుష్కర్ ఘాట్ల దగ్గరికి వచ్చినప్పుడు ఎక్కువ వాటర్ వచ్చినప్పుడు పుష్కరాల టైంలో చాలా మంచిగా ఉంటుంది ప్రసిద్ధమైన కార్యాలయాలు కార్యకలాపాలు చాలానే ఉంటాయి సాహస క్రీడలు వచ్చేసి అక్కడ చుట్టూ పార్కులల్లో మంచి వాతావరణాల దగ్గర మంచిగా గేమ్స్ ఆడుకుంటూ ఉంటూ క్రికెట్ కానివ్వండి వాలీబాల్ కాని ఆ చుట్టు పక్కల పార్కులలో ఆడుకోవడానికి చాలా మంచిగా ఉంటాయి ప్రసిద్ధ ఆరు బయట కార్యకలాపాలు పర్వతారోహణలు ఆ పార్కులల్లో జూ కానివ్వండి అక్కడ లోకల్ ట్రైన్ కానీయండి పిల్లలు ఆడుకోవడానికి అన్ని కాని అన్నీ బాగా ఉంటాయి